బహిరంగ ప్రదేశాల్లో ఫోటో తీయడానికి ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంకాలం సూర్యాస్తమయం సమయం అత్యుత్తమం ఈ రెండు సమయాల్లో గోల్లెన్ అవర్ అని అంటారు ఆ సమయంలో వెలుతురు సాఫ్ట్గా సహజంగా ఉంటుంది నీడలు ముృదువుగా ఉంటాయి రంగులు నచ్చినట్లు బయటపడతాయి మధ్యాహ్నం సూర్యకాంతి చాలా కఠినంగా ఉండడం వల్ల ఫోటోలు కొంచెం ముద్దురుగా లేదా అసధనంగా కనిపిస్తాయి ఇప్పుడు కీటకాల దగ్గర ఫోటోలు తీయడం అంటే చాలా శ్రద్ధగా అవసరం ముఖ్యంగా మ్యాక్రో ఫోటోగ్రఫీ అనే విభాగంలో ఇది వస్తుంది మనం చాలా సన్నిహితంగా సూటిగా కీటకాలను ఫోకస్ చేయాలి దానికోసం మ్యాక్రో లెన్స్ వాడతారు అలాగే ఓపిక సహనం ఉండాలి కీటకాలు నిద్రలో ఉన్న సమయం ఉదయం వేళ లేక సాయంతం సమయం ఈ సమయంలో అవి స్థిరంగా ఉంటాయి అలాంటి టైంలో ఫోటోలు తీయడం సులభం ఒక గ్రామీణ ప్రాంతంలో ఫోటోలు తీయడం అనేది ఒక అద్భుతమైన అనుభవం అక్కడ ప్రకృతి వ్యవసాయం అక్కడ ప్రజల జీవనశైలి అన్ని ప్రత్యేకత కలిగి ఉంటాయి నాటికి పొలాలు పరిశుభ్రత పశు పోషణ సాంప్రదాయ మేలాలు ఇవన్నీ మంచి కంటెంట్గా వస్తాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఫోటోలు తీసేటప్పుడు మనం అక్కడ వాారిని గౌరవంగా చూడాలి అనుమతి తీసుకొని సహజంగా వారు ఉన్నట్లుగా ఫోటో చేయాలి అది వారి అనుమతితో జరగాలి ఈ మూడు అంశాలను కలిపితే ఫోటోగ్రఫీలో మిమ్మల్ని నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి బహిరంగా ప్రరేేశాల ప్రకృతి అందాలు కీటకాలు అద్భుతమైన నిర్మాణం గ్రామీణ జీవన శైలి ఇవి అన్నీ కలిపి ఒక గొప్ప విజువల్ కథనాన్ని చెప్తాయి